నేను ఒక మీషోలో యాప్ మీషో యాప్లో నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఒక డ్రెస్ నేను ఆర్డర్ పెట్టింది ఒకటైతే వచ్చింది ఇంకొకటి అది ఏంటిదంటే నేను ఆర్డర్ పెట్టిన డ్రెస్ సైజు వేరు అతను నాకు డెలివరీ చేసిన డ్రెస్ సైజు వేరు అదేంటంటే ఆ డ్రెస్సుకున్న కుట్లు సరిగ్గా లేకపోవడం మళ్ళీ అతను నేను పెట్టింది ఒకటైతే నాకు ఇచ్చింది ఒకటి అతను నాకు డెలివరీ చేసింది ఒకటి సో నాకు ఆ డ్రెస్ నచ్చలేదు నాకు ఆ డ్రెస్ నచ్చలేదు ఇంకొక డ్రెస్ పెడదామని అనుకున్నా కానీ నాకు అర్థం కానిది ఏంటంటే కానీ డబ్బులు అయితే ఊరికనే పెట్టి తీసుకోలేదు డ్రెస్ అతను దాన్ని మంచిగా మనం పెట్టింది మనకి తెచ్చి ఇవ్వాలి కానీ మనం ఆర్డర్ చేసింది ఇంకొకటి అయితే ఇంకొకటి తెచ్చి ఇవ్వకూడదు కదా మేము అయితే డబ్బులు మనమైతే డబ్బులు ఉట్టిగా పెట్టలేదు డబ్బులు పుణ్యానికి రావట్లేదు మనము అతను ఫ్రీగా ఇస్తే అతను కూడా మనకు ఫ్రీగా ఇవ్వట్లేదు అందుకని అతను మనకు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలా అతను మనకి నేను ఆర్డర్ పెట్టింది ఒకటైతే నాకు ఇంకొకటి ఇస్తే నేను ఆ డ్రెస్ ఎట్ల వేసుకుని ఎట్ల వెళ్ళను ఎట్లా వేసుకొని తిరగను ఆ డ్రెస్ నేను నాకు ఆ డ్రెస్ నచ్చలేదు నేను ఏందంటే ఆ డ్రెస్ నచ్చలేదు ఆ డ్రెస్సు నాకు అసలు నచ్చట్లేదు అసలు వేసుకోవాలి అనిపిస్త లేదు నేను ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొక సైజులో డ్రెస్ ఇస్తే నేను దాన్ని ఎట్లా వేసుకుంటాను ఒక సైజులో నేను ఆర్డర్ పెట్టాను నేను ఇంకొక సైజులో ఇస్తే నేను ఎట్లా వేసుకో ఒక సైజులో పెట్టారు నేను ఎట్లా వేసుకుంటాను నాకు అసలు ఇష్టం లేదు ఆ డ్రెస్సు వేసుకోవాలని కూడా నాకు ఆలోచన రావట్లేదు నేను నచ్చు బాగుంటుంది అనేసి కదా దాంట్లో నేను పెట్టాను ఆర్డర్ మీరు ఇంకొకటి పెడితే నేను ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకోవాలి దాని ఎలా కన్సిడర్ చేసుకోను నాకు అసలు ఆ డ్రెస్ నచ్చట్లేదు మాకు అయితే డబ్బులు ఈజీగా రావు కదా నేను కూడా ఎన్నో పనులు చేసి ఎంతో కష్టపడి ఎంతో చేస్తే ఒక డేకి ఒక కష్టం చేస్తేనే కదా మన చేతిలో డబ్బులు వచ్చేది ఈ యాప్లో ఈ డ్రెస్ బాగుంది అనేసి నేను ఆర్డర్ పెట్టిన కానీ ఇట్లా డెలివరీ అవుతుంది అని తెలిస్తే అసలు మేము దీంట్లో ఆర్డర్ పెట్టకపోతుండే ఒకసారి ఆలోచించి మీరు కూడా కొంచెం చూసుకొని దాన్ని యాడ్ చేసేటప్పుడు దాని షిప్పింగ్ అనేది మంచిగా ప్యాక్ చేసి ఇస్తే బాగుంటుంది కదా అంటే ఇంత నెగిటివ్ మాట్లాడుతున్న అనుకోవద్దు మీరు ప్రోడక్ట్ కరెక్ట్ పెట్టి తీసుకురాలేదు మేము కూడా డబ్బులు కరెక్ట్ ఇవ్వకపోతే మీరు మమ్మల్ని తిడతారు కదా మీరు ప్రోడక్ట్ మంచిగా ఇవ్వకపోతే మేము ఎలా దాన్ని వేసుకుంటాం మేము ఎలా మీకు డబ్బులు ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చినా కానీ ఎట్ల ఫీల్ అవుతాం అసలు ఆ ప్రోడక్ట్యే నచ్చట్లేదు మాకు ఫస్ట్

మీరు డబ్బులు మీరు అక్కడ డబ్బులు పెట్టి మీరు మంచిగా చేస్తే మీకు ఇంకా అన్నీ మీ కంపెనీకి మీచాట్కి మీ ఫిసికల్ యాప్కి మీకు ఏదైతే ఉన్నాయో ఆ షాపింగ్లకి ఇంకా వాటికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా వచ్చే ఎక్కువ అంటే ఎక్కువ మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి లైక్ ఎక్కువ మనీ వచ్చే అవకాశాలు ఉండచ్చు ఇంకా జనాభా వ్యక్తులందరు మీ దాంట్లో తీసుకుంటారు కదా ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే మీరు అంటే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలా ఇలా ఆర్డర్ చేసింది ఒకటైతే మనం తీసుకునేది ఒకటైతే బయట జనాభా ఇప్పుడు నేనంటే ఒక్కదాని పర్లేదు ఊరుకున్నా బయట జనాభా అయితే నాలాగా కాదు కదా అందరు నాలాగా ఆలోచించరు కదా నాలాగా తీసుకోరు కదా వాళ్ళు అందుకే ఏంటిదంటే మనం ఆర్డర్ చేసింది ఏందో ఒకటికి పది సార్లు దాన్ని చెక్ చేసుకొని దాన్ని చూసుకొని దాన్ని అది ఇది చేసి మంచిగా ఏంది వాళ్ళు కరెక్ట్ ఆర్డర్ పెట్టిరా నేను కరెక్ట్గా దాన్ని షిఫ్ట్ చేస్తున్నా నేను కరెక్ట్గా దాన్ని ప్యాక్ చేస్తున్నా అని నేను కరెక్ట్గా డెలివరీ చేస్తున్నానా

ఎవరు తీసుకోలేరు నేను ఎవరికీ చెప్పకుండా చూసుకొని అంతా మీ వల్ల రివ్యూ చేసే అవకాశాన్ని చూసుకోండి మంచిగా రివ్యూ చేసే అవకాశాన్ని మీరు చూసుకోవాలి మాకు డెలివరీ చేయాలి కదా ఏదో ఉట్టిగా ఇచ్చినమా తెచ్చినామా లేదా పెట్టినామా అలా ఉండకూడదు మేం మంచిగా ఆర్డర్ పెట్టి మంచిగా డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు కూడా మీరు కూడా మాకు మంచిగా డెలివరీ చేసి ఇవ్వాలి కదా ఏదో ఇచ్చి పడేసినామా తెచ్చిపడేసినామా అన్నట్టు ఇచ్చేసినారు ఆ ప్రోడక్ట్ని మేము ఆర్డర్ పెట్టింది ఒకటైతే ఇంకొకటి ఇస్తే మేము ఎట్ల వేసుకోవాలి ఎట్ల తీసుకుంటాం డబ్బులు అయితే పుణ్యానికి అయితే ఇవ్వట్లేదు మీరు మాకు డ్రెస్ ఇస్తున్నారని మేము డబ్బులు ఇస్తున్నాం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలా ఏదో ఇట్లా ఉట్టిగా ఇచ్చేసి ఆ ప్రోడక్ట్ ఏ వేసుకుంటారు తీ వీళ్ళు ఏదైనా చూసేది ఉందాఅన్నట్టు మీరు అట్లా ప్యాక్ చేసి ఇచ్చేకూడదు ఎందుకంటే రేపు రేపు ఇంకా కంపెనీకి ఇంకా ఎవ్వరు రాకపోవచ్చు నావల్ల ఇంక్ ఎంతమందైనా మారిపోతుండచ్చు అట్ల మారకుండా ఇప్పుడు నేనైతే ఇంకొక్కళ్ళకి చెప్పిన అంటే వాళ్ళు ఏంటంటే అరే ఇట్ట బాగుంది అంట బాగుండదు అంట ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి వేస్ట్ అసలు మనం అనవసరంగా ఆర్డర్ పెట్టినాం దీంట్లో అనే అనవసరంగా అట్లా చేయద్దు మనం మంచిగా ఆర్డర్ పెట్టినాం రా వాళ్ళు మనకి మంచి ప్రోడక్ట్ ఇచ్చిండ్రు అన్నట్టు పేరు తెచ్చుకోవాలి కానీ మనం ఆర్డర్ పెట్టింది ఒకటైతే వాళ్ళు ఇచ్చింది ఇంకొకటి రా అన్నట్టు చేయద్దు అందుకే మనం మంచిగా ఆర్డర్ పెట్టి మేము మంచిగా ఆర్డర్ పెడతాము మేము చూసుకునే పెడతాం కానీ మీరు సైజు అవన్నీ కరెక్ట్గా పెడదాం కానీ మీరు ఇచ్చే ముందు మాకు డెలివరీ చేసే ముందు కొంచెం మంచిగా చేస్తే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది సో ఏందంటే ఇలా వాళ్ళుకు ఎంత బిజీగా ఉంటారో మాకు కూడా తెలియదు అక్కడ ఇంకా ఏం ఏం ప్యాక్ చేస్తారో మాకు కూడా తెలియదు ఆ ప్యాక్ ఏందో మాకు తెలియదు అసలు తెలీదు దాంతో ఆగం పడి ఇది అనవసరంగా వేరే ప్యాక్ చేస్తే ఎట్ల తీసుకోగలం దాన్ని ఎట్లని మేము ఎట్ల చేయడం అంటే మేము ఆర్డర్ పెట్టింది ఒకటైతే మాకు ఒకటి ఇస్తే దాన్ని ఎట్లా వేసుకుంటాం మా పేరెంట్స్ మమ్మల్ని తిట్టారా ఈ పిల్లకి ఏం పని లేదు ఇలా ఎందుకు పెడుతున్నారు ఇంక ఈ యాప్ కాకుండా వేరే షాప్స్ ఏమీ ఏం లేవా మీకు మీషో షాప్ ఉన్నాయి మీషోనే అనేసి మాట్లాడుతారు కదా అందుకే మీరు మాకు మంచిగా డెలివరీ చేస్తే మీకు కూడా దాన్ని మంచిగా తీసుకొని మా పేరెంట్స్ కైనా చెప్పచ్చు మా ఫ్రెండ్స్ కైనా చెప్పచ్చు అది ఈ ప్రోడక్ట్ బాగుందిరా దీంట్లో ఇంకోసారి ఆర్డర్ చేసుకోవడానికి మనకి అవకాశాలు వచ్చినాయి రా ఇంకోసారి మనం దీన్ని రిసీవ్ చేసుకోవచ్చురా ఇంకోసారి దీన్ని ఈ షాప్ని మనం యూస్ చేసుకోవచ్చు రా అదంతా మాట్లాడాలని ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు ప్రోడక్ట్ మంచిగా లేకుండా ఏ ప్రోడక్ట్ నన్ను మన మీద తప్పులు నేను మీకు ఈజీగా ఉట్టిగానే ఇవ్వట్లేదు డబ్బు మీరు మాకు ఉట్టిగానే ఇవ్వట్లేదు ఇప్పుడు మాకి ఆ డబ్బులు ఎంతో కష్టపడి ఎంతో సంపాదిస్తే కదా ఈ డబ్బులు మనకు వస్తున్నాయి ఒకసారి మీరు కూడా మాకు మా గురించి ఆలోచించుకొని అరే వీళ్ళు ఎంతో బాగా కష్టపడి కదరా ఇది ఆర్డర్ చేస్తున్నారు ఎంతో ఇది చేస్తేనే కదా వాళ్ళు ఆర్డర్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోలేకే కదా ఇట్లా ఆర్డర్ చేసి మన దగ్గర తెప్పించుకుంటున్నారు ఆమాత్రం ఉండాలా కొంచెం మీరు కూడా ఆలోచించి ఆలోచించి దాన్ని ప్యాక్ చేయాలా ఇట్ల ప్యాక్ చేస్తే ఎవరు తీసుకుంటారు ఎవరు ఏం చేస్తారు ఏదన్నా కొంచెం ఒకటికి పది సార్లు లేదా ఒకటికి ఐదు సార్లు చెక్ చేసుకుని ఆ ప్రోడక్ట్ షిప్పింగ్ అనేది ప్యాకింగ్ అనేది మీరు చేస్తే బాగుంటుంది అయితే ఇంకా జనాభా కూడా ప్రజలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఆ ప్రజలు తీసుకుంటే కదా మీకు ఎక్కువ అమ్ముడు పోతుంది ఇంకా కొత్త కొత్తవి కొనాలి అనుకుంటారు కొత్త కొత్తవి ఆర్డర్ పెట్టాలనుకుంటారు కొత్తవి చేస్తేనే కదా మీకు ఇంకా చాలా వస్తాయి ఆ కొత్తవి చెప్పే దాని అంటే నేను ఇప్పుడువేరే వాళ్ళకు చెప్తా వెళ్ళి అరే అస్సలు ఈ ప్రోడక్ట్ బాలేదురా మీషో షాప్లో అసలు ఏం కూడా ఒకసారి ఆర్డర్ చేయకూడదురా అన్నట్టు చేస్తే మళ్ళీ ఎట్లా చేస్తారు తీసుకోరు కదా ఒకసారి ఆలోచించండి ఒకసారి చూడాలా ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించుకొని దాంట్లో పెట్టాలా ఒకటికి పది సార్లు ఒకటికి యాభై సార్లు వంద సార్లు అయినా చెక్ చేసుకోవాలా అవకాశం ఉంటే నేను కరెక్ట్ పెట్టిన నేను కరెక్ట్ ఆర్డర్ చేసిందే పెట్టిన లేకపోతే వేరే వాళ్ల ఆర్డర్ పెట్టి ఇలా ఆర్డర్ వేరే వాళ్ళది పెట్టి అనేసి ఒకసారి మీరు చూసుకోవాలి ఒకసారి ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ వాళ్లు అనుకున్నది రాకపోతే వాళ్ళది వాళ్లకు రాకపోతే ఎంత గలీజిగా ఉంటుంది అది వాళ్ళుఎంతమందికి చెప్తారు అరే ఏం బాలేదురా ఈ ప్రోడక్ట్ అసలు వేస్ట్ ఈ ప్రోడక్ట్ మనం యూస్ చేసి వేస్ట్రా అసలు దీనివల్ల మనకి పని లేదురా అన్నట్లయితే

వాళ్ళు మంచిగా ఇస్తే మేము మంచిగా చేస్తాం వాళ్ళు మంచిగా ఇస్తేనే కదా మనకి ఇంకోసారి కొనుకువాలి అనిపిస్తుంది వాళ్ళుచెడుగా ఇస్తే మేము ఇంకోసారి అట్లాగే చేస్తాం వాళ్ళు చెడుగా ఇస్తే అంతే చెడుగా ఇవ్వకపోతే మంచిగా చూసుకుంటాం